హలో గుడ్ ఆఫ్టర్నూన్ మ్యామ్ మ్యామ్ మ్యామ్ నేను భాను వాళ్ళ పేరెంట్ని మ్యామ్ టెన్త్ క్లాస్ మ్యామ్ టెన్త్ క్లాస్ ఏ సెక్షన్ తనకి మేము టూర్కి వెళ్తున్నాం మ్యామ్ జాతరకెళ్తున్నాం మ్యామ్ నాకు నాలుగు రో నాలుగు రోజులు లీవ్ కావాలి మ్యామ్ పంపిస్తారా కొంచెం మ్యామ్ మ్యామ్ మ్యామ్ ప్లీస్ మ్యామ్ తన పైన కొంచెం మొక్కుంది చాన రోజులకి వెళ్తున్నాం మేము మ్యామ్ మ్యామ్ మ్యామ్ తన ఎప్పుడు లీవ్ తీసుకోలేదుగా మ్యామ్ ఫస్ట్ టైమ్ అడుగుతున్నాం అంటే చాలా రోజులకి వెళ్తున్నాం మ్యామ్ చాలా మంది మేము ఫ్యామిలీ అందరం వెళ్తున్నాం మ్యామ్ కొంచెం మా రిలేటివ్స్ అందరం వెళ్తున్నాం తన పైన మొక్కు ఉంది సో అందుకే తీసుకెళ్ళాలని అడుగుతున్నా లేదంటే నేను కూడా అడిగే దాన్నేం కాదు అంటే వెళ్ళి రావడానికి టైమ్ పడుతుందిగాా మ్యామ్ అక్కడ ఒక్కదాన్నే ఒక్కరోజే ఉంటాము ఇక జర్నీకి టైమ్ పడుతుంది మ్యామ్ అందుకని అడుగుతున్నా ఓకే మ్యామ్ త్యాంక్ యూ మ్యామ్ ఓకే